అవునండి చెప్పండి

అవునా ఎప్పటి నుంచి అండి ఎప్పటి నుంచి వస్తున్నాయి అండి సరే అవునా అవునమ్మ చిన్న చిన్న వస్తున్నాయా పెద్దగానా అంటే స్కిన్ మొత్తం వస్తున్నాయా ఎక్కడన్న హాండ్స్కి చే లెగ్స్కి అలాగ అవునా సో నీకు ఎలా ఉంది ఏమో తెలియదు కానీ ఒకసారి హాస్పిటల్కు వచ్చి అప్రోచ్ అవ్వాలి మేడమ్ లే అంటే అది ఓకే అండి క్రీమ్స్ ఏమన్న వాడారా ఇంతకముందుకు ఓకే రేపు వచ్చి హాస్పిటల్లో అప్రోచ్ అవ్వండి కన్సల్టెంట్ ఫీజు ఏమి లేదు కానీ క్రీమ్స్ టాబ్లెట్స్ ఏమన్న కావాలంటే మీరు తీసుకోవాలి మనీ పెట్టుకొని మార్నింగ్ నైన్ నుండి టెన్ వరకు ఉంటుంది ఓకే ఫ్రీ ఉంటాను కలవచ్చు ఓకే అండి ఫుడ్ నార్మల్గా తీసుకోండి నైట్ మీరు రోజు తీసుకునేది రేపు ఒకసారి హాస్పిటల్కి వచ్చి కలిసినాక చెప్తాను యా ఇట్స్ ఓకే